విజయనగరం జిల్లాలో ఈ మధ్య ఆడవారు జాబులు చేస్తున్నారు ఉద్యోగంలో సామాజిక స్థాయికి సంబంధించిన ప్రాధాన్యత సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఈనాటి విద్యార్థులు కాలేజ్ చదువుకున్న ఆడవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు క్లాసు ల్లో ఉండేప్పుడు అబ్బాయిలు కామెంట్ చేయడం లేదా లవ్ లెటర్లు రాయడం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు కొంత మందైతే టార్చర్ చూపిస్తూ ఉంటారు ఇంకొంతమంది వక్షు విపక్షపాతం కూడా చూపిస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఇలాగ అలాగ అనేసి కొన్ని మాటలు మాట్లాడుతూ ఎక్కువగా ఉంటారు ఈ కాలంలో అత్యాచారం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పేదరికం కూడా చాలా ఉన్నాయి అతి చిన్న వయసులోనే అత్యాచారం అనేది జరుగుతూ ఉంటుంది చిన్న చంటిపిల్లలకు కూడా ఈ అత్యాచారం అనేది జరుగుతూ ఉంటుంది